మా ప్రాంతంలో సాంప్రదాయంగా ఆడే ఆటలు పండుగ టైంలో అయితే కోడి పందాలు ఆడిస్తారు మాములు జనాలు అయితే ఎక్కువగా కబడ్డీ కర్రసాము వంటి ఆటలు ఆడుతు ఉంటారు ఎక్కువగా కబడ్డీ ఆడుతు ఉంటారు సాయంత్రం వేళలో ఇది మాకు ఎక్కువగా సాంప్రదాయమైన ఆట అలాగే తమిళనాడులో అయితే ఎక్కువగా జల్లికట్టు ఆడుతు ఉంటారు అదే విధంగా మా ప్రాంతంలో ఇంకా ఎక్కువగా ఆడే ఆట ఖోఖో ఆడుతు ఉంటారు వాలీబాల్ కూడా ఎక్కువగా ఆడుతారు వాలీబాల్ అయితే పండగ టైంలో వాటిని వేరే గ్రామాలతో ఆడుతు ఎక్కువగా కనిపిస్తు ఉంటారు